ఆ ప్రాంతంలో హోమియోపతి ఆయుర్వేదం వంటి ఇతర రకాల ఔషధాలు ఎంత ప్రసిద్ధి చెందాయి మీరు వాటి నుండి ప్రయోజనం పొందగలరు అని అనుకుంటున్నారా మా ప్రాంతంలో హోమియోపతి ఆయుర్వేదం వంటి ఇతర ఔ రకాల ఔషధాలు కొంతవరకు ప్రసిద్ధి చెందాయి హోమియోపతి వంటి ఆయుర్వేద ఔషధాలను వాడడం వల్ల ఉపయోగం ఉంది అని మేము తెలుసుకున్నాము వాటి నుండి ప్రయోజనం పొందగలం అని అనుకుంటున్నాము ఏ విధంగా అంటే హోమియోపతి ఆయుర్వేద ఔషధాలు వాడడం వల్ల శరీరంలో ఏ రకమైన ఇబ్బంది ఉండదు వాటిని మనం వాడితే ఒక రెండు మూడు నెలలు వాడ వాడకం వల్ల మన ఆరోగ్యంలో మన శరీరంలో ఏమైతే సమస్యలు ఉన్నాయో అవి త్వరగా నయమైపోతాయి ఈ హోమియోపతి ఆయుర్వేదం ఔషధాల వల్ల ఉపయోగం కానీ నిరుపయోగం లేదు ఈ హోమియోపతి ఆయుర్వేదం మన్ ఔషధాలను మనం ఒక కోర్సు రూపంలో నెలలవారీ రెండు మూడు నెలలు ఇలా వాడవలసి ఉంటుంది అలా పూర్తిగా వాడిన తరవాత మన శరీరంలో ఉన్న సమస్య మన రోగానికి సంబంధించినది ఏదైనా నయమైపోతుంది నమ్మకంతో హోమియోపతి ఆయుర్వేద ఔషధాలను వాడవచ్చు